నేను చదివిన మతపరమైన గ్రంథాలలో భగవద్గీతంలోని ఒక శ్లోకం నాకు చాలా ప్రభావం చూపింది ఆ శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే పద్యం దీని అర్థం మనకు కర్మ చేయటంపై హక్కు ఉంది కానీ దాని దాని ఫలితంపై కాదు దీన్ని నేను చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పే వాళ్ళ దగ్గర నుంచి విన్నాను కానీ పెద్దయ్యాక దీని అర్థం నాకు ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే జీవితం అనేది ప్రతిరోజు ఎన్నో ప్రయత్నాలతో నిండి ఉంటుంది చదువు ఉద్యోగం మనసుపెట్టిన పని ఏదైనా సరే ఫలితం వెంటనే రాకపోవచ్చు కానీ కృషి మానకూడదు ఈ శ్లోకం నాకు ఒక ముఖ్యమైన జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది మనం చేయాల్సింది మన బాధ్యత మేరకు కృషి చేయడం అంతేకానీ ఫలితాల గురించి ముందే ఆలోచించి దిగులు పడకూడదు ఫలితాన్ని అనుకున్నట్టు రాకపోయిన అది తప్పు కాదని అర్థమవుతుంది కేవలం ప్రయత్నించ ప్రయత్నం చేయకుండా ఫలితం కోసం ఎదురుచూస్తే అది సరైన విధంగా ఉ కాదని ఈ పద్యం ద్వారా నాకు తెలిసింది ఒకప్పుడు పరీక్షలు రాయాలి అంటే భయంగా ఉండేది ఫలితం ఎలా వస్తుందో అన్న ఆలోచన ఎక్కువగా ఉండేది కానీ ఈ పద్యం గురించి తెలుసుకున్న తరువాత నేను కృషిపై దృష్టి పెట్టడం మొదలుపెట్టాను ఫలితం అనేది తరువాత వచ్చే విషయం మనం మన కరి కర్తవ్యం చేయడం ముఖ్యమైనది ధైర్యం వచ్చింది